హలో ఎవరండీ చెప్పండి ఎస్ అండి అవునా అండి జాయిన్ చెయ్యించండి మా స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ కాబట్టి అన్నీ ఫెసిలిటీసు ఉంటాయండి మీకు మీ పిల్లలకి ఫీజ్ స్ట్రక్చర్ వచ్చి ఎల్కేజీ అంటున్నారు కాబట్టి ఒక ఫిఫ్టీన్ థౌజండ్ ఉంటుందండి సెకండ్ క్లాస్ అంటున్నారు కాబట్టి థర్టీ థౌజండ్ ఉంటుందండి వ్యాన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి ఓ డిస్కౌంటా అండి ఇస్తామండి కొంచెం తగ్గించి ఒక ఫిఫ్టీన్ థౌజండ్ అన్నాను కదా ఎల్కేజీకి దాన్ని కొంచెం తగ్గించి థర్టీన్ ఇవ్వగలనండి వ్యాను డిస్టెన్స్ని బట్టి ఉంటుందండి మీరెక్కడ ఉంటున్నారో దాన్ని బట్టి డిస్టెన్స్ని బట్టి తగ్గించి ఇస్తారండి వ్యాన్ ఫీజ్ కూడా ఎయిట్ థౌజండ్ అలాగ ఉన్నాయండి టెన్ థౌజండ్ మా స్కూళ్ళో అయితే బాగా చెప్పడమే కాకుండా టీచర్స్ అనేవాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటారు స్టూడెంట్స్తో ఫ్రెండ్లీగా వాళ్ళతో అన్నీ నేర్పిస్తారు మరియు యోగా అవన్నీ కూడా చెయ్యిస్తారండి లీజర్ క్లాసెస్లో కూడా వాళ్ళకి అన్నీ కేర్టేకర్స్ కూడా ఉన్నారండి ఉంటాయండి మీకు కావాలంటే ఫీజ్ కట్టి చేర్పించుకోవచ్చండి ఈవ్నింగ్ అలాగుంటుందండి ఇంకా ఏమైనా అడగాలనుకుంటున్నారా అండి

ఓకే మ్యామ్ తప్పకుండా జాయిన్ చెయ్యించండి బాగుంటుంది మా స్కూలు మీకు ఓకే అండి థ్యాంక్ యూ అండి